నాకు ఇష్టమైన కొన్ని చేపలు శీలావతి బొమ్మిడాయిలు ఎండు చేపలు ఇటువంటివి అంటే నాకు చాలా ఇష్టం సాధారణంగా ప్రజలు తినడానికి ఇష్టపడే చేపలు ఇవి పులస లేకపోతే సముద్రపు చేపలు ముళ్ళు లేని చేపలు సొనతో ఉన్న చేపలు ఇలాంటి చేపలను తినడానికి ప్రజలు ఎంతగానో ఇష్టపడుతారు